ఆరోగ్య రంగంలో గతానికి ప్రస్తుతానికి మధ్య తేడా ఏమిటంటే గతంలో ఆరోగ్యానికి సంబంధించి అంటే ఆహార పదార్థాలు పైన ఎక్కువగా మందులు చల్లకపోవడం వల్ల అప్పుడు ఆరో పంటలు మంచిగా ఉండేవి ఎలాంటి రసాయనిక వ ఎరువులు వాడకపోవడం ఇప్పుడు ప్రతీసారి ఇప్పుడేం చేస్తున్నారు రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఇప్పుడు ఎక్కువగా అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు మంచి ఆహా మంచి ఆరోగ్యమైన ఫుడ్ పంటలు పండేది ఇప్పుడలాంటి పంటలు ల్లేవు అలాంటి ఆరోగ్యవంతమైన పదార్థాలు ఎక్కడా లేవు కల్తీ అంతా కల్తీ ఉండడం వల్ల ఇప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి రకరకాల జబ్బులు ప్లాస్టిక్ వాడడం వల్ల కానీ ప్ర ప్రతీ ఒక్కటి ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ లాంటివి రకరకాలు చిన్న చిన్న పిల్లలక్కూడా జబ్బులు వస్తున్నాయి ఇలా నాణ్యమైన ఆహారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం